నేను తెలుగు పదాలు వాడ వాడుతున్నాను కాబట్టి నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆ తెలుగు పదాల్లోనే మన యొక్క బంధాలు కూడా కలిసి ఉంటాయి ఆ బంధాలు ఏంటంటే అమ్మ నాన్న తమ్ముడు చెల్లి మన కూతురు కొడుకు ఇలాంటి మామ తాత ఇలాంటివన్నీ మనకి చాలా ఇష్టమైనటువంటి పదాలు వాడటం ఆ పదాలు ఏంటంటే మనకి ఈ పదాలు వాడడం వల్లన వాళ్లకు ప్రేమ అభిమానాలు ఇప్పుడు ఉదాహరణకు అమ్మ అని పిలుస్తాం అమ్మ అన్నప్పటికీ ఆ యొక్క తల్లి పదం ఎంత గొప్పదో మీకు తెలుసు అది నాన్న అంటాం ఆ నాన్న యొక్క బంధం ఎలాంటిదో నేను నాన్న అన్నప్పటికీ తన తన బంధం ఎలాంటిది అంటే నా బిడ్డ అంత ప్రేమ చాలా ప్రేమ కలిగి బంధం మాట అదే తమ్ముడు చెల్లి మనకు ఒక కష్టం వచ్చినా సుఖం వచ్చిన వాళ్లకి చెప్పుకోవటం నా తమ్ముడికి ఇంత కష్టం లేకపోతే నా చెల్లికి ఇంత కష్టం నా అన్నకి ఇంత కష్టం ఇలాంటివన్నీ ఒక బంధం మన ఒక మాట మాట్లాడినప్పుడు ఆ బంధంలోనే మనకి ఆ యొక్క పదంలోనే మనకి బంధం కలిసి ఉంటుంది అనమాట అది అ అలాగే ఒక తల్లి బిడ్డ తల్లి బిడ్డ మాట్లాడుకున్నప్పుడు ఆ తల్లికి తండ్రికి ఏదైనా కష్టం వచ్చినా మనకి బిడ్డలు చెప్పుకో బిడ్డల కష్టం అని తల్లి చెప్పుకోవడం తండ్రులు చెప్పుకోవడం అలాంటివన్నీ కొన్ని ఇష్టమైనటువంటి కలుగు కలుగుతాయి కాబట్టి ఈ తెలుగు పదాలు అంటే మనకు ఇది ఇదే కాదు తెలుగులో తెలుగు భాష అంటే అన్ని కంట్రీలోను కూడా తెలుగు చాలా ఇష్టం అందుకే మన తెలుగు భాషను మాతృ మాతృభాషతో మన అంత తల్లి మాతృ అంటే తల్లి తల్లి మాటలతో మనం పోలుస్తాం దాని గురించి నేను ఈ తెలుగు మాట్లాడడం ఈ తెలుగు బంధాలు మాట్లాడటం నేను చాలా ఇష్టపడతాను చాలా గర్వపడుతూ ఉంటాను కూడాను